హలో అవును అండి మీరు ఎవ మీరండి ఓకే చెప్పండి ఏం కావాలి అన్ని అవైలబుల్ అండి ఏ టైపుది కావాలి మీకు అదే అండి మీరు ఏదైనా పంటకు సంబంధించినదా లేకపోతే కూరగాయల లేకపోతే ఏంటని చెప్తేనే కదా తెలిసేది

మోనోఫాస్పేట్ అని ఒకటి దొరుకుతుంది అండి మోనోఫాస్పేట్ అంటే మన పల్లెటూర్లలో ఆస్పెట్ ఆస్పెట్ అని అంటున్నారు కానీ అది మోనోఫాస్ఫేట్ ఆ మందు కంటే ఫాస్పేట్కే ఎక్కువ పవర్ అన్నట్టు అది తీసుకోండి ఒక పావు లీటర్ తీసుకుంటే ఎంత లేదన్నా అర ఎకరానికి వస్తుంది టెన్ ఎకర్స్ అంటే ఒక నాలుగు లీటర్లు తీసుకోండి మోనో నాలుగు ఐదు ఐదు లీటర్లు తీసుకోండి ఓ దాన్నే ఒడవని చంపుడు చంపవచ్చు ఐదు లీటర్లు అది తీసుకొని ఇది ఇది కొంచెం ఎంత ఫాస్ఫేట్ ఒక ఐదు నాలుగు ఐదు కిలోలు తీసుకొని ఏ ఇక బొచ్చెడు అండి చాలు గదె

చెస్సు పురుగు కోరజిన్ ఉంటుంది కదా కోరోజిన్ ఉంటుంది అది ఉంటుంది ఊళ్ళో మరి ఊళ్ళలో తీసుకుంటున్నారు మరి అది ఇంకా మంచిగా వస్తుంది ఇది నాకు నా మట్టుకు నేను ఇన్ని రోజులు అమ్మిన విత్తనాలను వీటిని బట్టి సజ్జెస్ట్ చేయం అంటే నేను ఉగాలను కోరోజిన్ మాత్రమే ఇస్తాను బాబయ్ ఇక నువ్వు మరి ఏమని అనుకుంటావో అది నీ ఇష్టం బాబయ్ అవును అవును మంట అంటూ ఏం లేవదు అండి మీరు ఎట్లా అంటే కొంచెం జాగ్రత్తగా కొట్టాలే దాని కంపోజిషన్ కూడా ఎక్కువ లేకుండా చూసుకోవాలి గట్ల చూసుకుంటే ఏం కాదు మీరు పట్టించుకోకుంటే ఇక గట్లనే ఉంటుంది కొంచెం పట్టించు మందు అంటే కెమికల్సే కదా మీరు మినిమం కేరింగ్ తీసుకోకపోతే ఎట్లా ఉంటుంది

అవును అవును అవును ఓకే ఈ జై జై శ్రీరామ్ బెస్ట్ నన్ను అక్కడ అంటే నేను నా ఫెర్టిలైజర్స్లా సేల్ అయ్యేటివి ఎక్కువ ఎవరైనా కానీ ఎక్కువ తీసుకున్నది అంటే జై శ్రీరామే మన జనరేషన్ ఇప్పుడు కూడా ఇది ఇవిన్ను జేజేలు అనేవి ఉంటాయి అదే హైలెట్ అన్నట్టు ఇకా రెండిటిలో ఏం తీసుకున్నా ఎట్లా ఉంటుంది అంటే రెండు బెటర్ అన్నట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అవే హైలైట్ అంతే అంతే అంతేనే ఓకే అండి అంటే మా మటుకు అయితే ఈ రెండు హైలెట్ నువ్వు మరి నీ రిక్వైర్మెంట్ని బట్టి ఏ తోపు హైలెట్ అంటున్నాగా నేనే అది తీసుకో అని చెప్తున్నా ఇక మరి నీ ఇంటరెస్ట్ని బట్టి ఇక అట్లా నా సజ్జెషన్ అయితే ఇదే అండి మరి మీరు ఏవో తెలుసుకొని ఒకసారి ఫెర్టిలైజర్కి వచ్చి అదే అదే అది ఓల్డ్ ఉంటుంది కొంచెం మంచిగా అయితది అన్నం కూడా అదే మీరు ఒకసారి మీ డెసిషన్ తీసుకొని వచ్చే ముందర నాకు ఫోన్ చేయండి వచ్చి కాల్ చేస్తే ఇది దీనికి ఫోన్ చేయండి సార్ ఓకే